డిజిటల్ పెయింటింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రాచుర్యమైన టూల్స్ లేదా సాఫ్ట్వేర్లు ఉంటాయి వాటిలో ఎడోబ్ ఫొటోషాప్ కోరల్ పెయింటర్ ప్రో క్రియేట్ ఐప్యాడ్ క్రీటా క్రిప్ స్టూడియో పెయింట్ మ ఇటువంటివి ఉంటాయి అలానే మనం చూసినట్టయితే డిజిటల్ పెయింటింగ్ మరియు సాంప్రదాయ పెయింటింగ్ ఇంటెన్ ఇంటెన్యువ్గా భౌతిక మీడియా అయినా పెయింటింగ్ ఉపయోగించి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి మాధ్యమం డిజిటల్ పెయింటింగ్లో ట్యాబ్లెట్లు కంప్యూటర్లు సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తారు సాంప్రదాయ పెయింటింగ్లో కాన్వాయిస్ బ్రష్లు పెయింటింగ్లు పాలియాలు పెన్సిల్స్ వంటివి ఉపయోగిస్తారు అలాగే ఎడిటింగ్ డిజిటల్ పెయింటింగ్లో లేయర్స్ అండూ రేడూ ఫిల్టర్లు వంటి ఆప్షన్స్ ఉన్నాయి సాంప్రదాయ పెయింటింగ్లో ఈ సౌకర్యాలు ఉండవు ప్రతీసారీ తప్పు చేసి ఉంటే దాన్ని సరిచేయడం కష్టం పరిమాణం డిజిటల్ పెయింటింగ్లో మీరు ఎప్పుడైనా ఫైన్ ఫైళ్ళను సేవ్ చేసి తిరిగి ప్రారంభించవచ్చు సాంప్రదాయ పెయింటింగ్లో మీరు ఒక్కసారి వేయించిన పెయింటింగ్ బై ఆరూప్ చేయడం లేదా మార్పు చేయడం కష్టం సృష్టినీతులు డిజిటల్ పెయింటింగ్లో హ్యాండ్స్ అండ్ కవ్వడానికి చాలా మల్టీ డైమెన్షల్స్ ఫీచర్లు ఉన్నాయి సాంప్రదాయ పెయింటింగ్లో మనకి నేరుగా బ్రష్ కంపోజిషన్ మరియు క్యాబులర్స్తో సామరస్య పనులు చేయడం ఈ రెండు వేరు వేరు అనుభవాలు ప్రతీ దానికి తన ప్రత్యేకత ఉంటుంది ఈ డిజిటల్ పెయింటింగ్కి అలానే ఈ మామూలు పెయింటింగ్కి వేరు వేరు సంబంధాలు ఉన్నాయి ఈ ఒక డిజిటల్ పెయింటింగ్లలో ఎడాప్ట్ షాప్ చూసుకున్నట్లయితే ఇది ఒక ప్రాముఖ్యమైన డిజిటల్ ఆర్ట్ సాఫ్ట్వేర్ వివిధ బ్రష్లు లేస్లు టెక్చర్స్లు రంగు మేనేజ్మెంట్ మరియు ఇతర అనేక ఫీచర్లను అందిస్తుంది అలాగే కోలర్ పెయింటర్ చూసినట్లయితే ఇది ఫలవంతమైన పెయింటింగ్ అనుభవమిస్తుంది అలానే ప్రత్యేకించి ప్రకృతిని సృష్టించడంలో ముందుంటుంది అలానే ప్రో క్రియేట్ ఐప్యాడ్ మనం చూసుకున్నట్లయితే వినియోగదారులు కోసం ఇది ఒక మంచి టూల్ చాలా సహజమైన పెయింటింగ్ అనుభవమిస్తుంది అలాగే క్రీటా ఫ్రీ మరియు ఓపెన్ సోర్స్ ఇది కొత్త డిజిటల్ ఆర్టిస్ట్లకు ఉపయోగకరమైన సాఫ్ట్వేర్ ఇస్తుంది అలానే క్లిప్ స్టూడియో పెయింట్ ఇది ఒక మంగణ మరియు కామిక్ ఆర్ట్ సృష్టించడానికి ప్రసిద్దిలో ఉంటుంది ప్రసిద్దకారిణిగా ఉంటుంది ఈ యొక్క డిజిటల్ మీడియాకు ఈ మీ ఒక ఆర్ట్ అండ్ ఆర్ట్ మీడియా ఆర్ట్కు వ్యతిరే చాలా వ్యతిరేకమైన సంబంధం ఉంటుంది ఈ యొక్క డిజిటల్ అంటే కంప్యూటర్స్లో ఆన్లైన్లో సిస్టమ్లో లాప్ట్యాప్స్ ట్యాబ్స్ యాప్స్లలో చేసే ఒక డిజిటల్ మీడియా ఈ యొక్క ఆర్ట్ అంటే మనం చేతుల ద్వారా మనం ఒక మనం ఒక క మన ఒక ఆలోచన ద్వారా మన ఒక కంటిచూపుతో మన చేతులతో మన స్పర్శతో మనం ఈ యొక్క ఆర్ట్ వేస్తూ ఉంటాము ఈ ఆర్టు ద్వారా మనం మనకు కావలసిన బొమ్మలను మనం రూపొందించుకుంటాము అలానే ఈ యొక్క డిజిటల్ మీడియా ద్వారా కూడా మనం ఒక మనకు కావాల్సిన ఆర్ట్ మనం రూపొందించుకోగలం ఇదు ఆర్ట్ ఈ యొక్క డిజిటల్ మీడియాకి ఆర్ట్కి గ ఈ యొక్క డి బ మధ్య చాలా తేడాలు ఉంటూ ఉంటాయి దీనికి సంబంధమైనదే ఈ యొక్క డిజిటల్ మీడియాకి ఆర్ట్కి ఈ యొక్క వ్యతిరేకమైన సంబంధాలు ఉంటాయి వేరు వేరు అనుభవాలు ప్రతీదానికి తన ప్రత్యేక ఉంటుంది